హలో మ్యాడమ్ మ్యాడమ్ నా నా పేరు వెన్నెల అండీ నాకు నాకు ఒక వన్ వీక్ నుంచి వన్ వీక్ కాదు వన్ వీక్ టెన్ డేస్ నుంచి లోయర్ అబ్డోమెన్ లో కొంచెం పెయిన్ గా ఉంది అంటే తిని తినిన తర్వాత కొంచెం అదే పెయిన్ గా కొంచెం మంటగా అనిపిస్తుంది కొంచం హెవీ గా ఇప్పుడు మసాలా ఐటమ్స్ రైస్ ఇలా తినిన తినిన తర్వాత కొద్దిగా హాఫ్ అన్ అవర్ కే అలా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఓకే మ్యాడమ్ ఓకే అండీ ఓకే అండీ ఓకే ఓకే అండీ ఓకే నేను నార్మల్ గా వాకింగ్ చేస్తున్నానండీ ఇంతకు ముందు బాబు పుట్టినప్పటి నుంచి కొంచెం తగ్గించేసాను ఇంక మీదట వాకింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను వాకింగ్ కొన్ని ఎక్సరసైజులు తనకి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుందండి అవును ఓకే మ్యాడమ్ మీరు ట్యాబ్లెట్స్ మాత్రం కొంచెం సెండ్ చేయండి మ్యాడమ్ నేను తీసుకుని వాడతాను త్రీ డేస్ వాడి చూస్తాను పెయిన్ ఎలా ఉంది మళ్ళీ ఎక్సరసైజ్ డైట్ కూడా కొంచం ఫాలో అవుతాను తగ్గకపోతే మళ్ళీ కన్సల్ట్ అవుతాను మ్యాడమ్ మిమ్మల్ని మార్నింగ్ తినిన తర్వాత నైట్ తినక ముందు ఓకే ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్